తెలుగు భాషలో ఇతర భాషా పదాలు ఎక్కువగా ఎందుకు వాడుతున్నారు తెలుగులో ఆ పదాలు లేవంటారా మీరు ఇతర భాషా పదాలు కూడా మాట్లాడతారా మాట్లాడితే ఎందుకు మాట్లాడతారు చెప్పండి తెలుగు భాషలో ఇతర భాష పదాలు ఎక్కువగా వాడుతున్నాము తెలుగులో ఆ పదాలు లేవు అని కాదు మేము ఇతర భాషా పదాలు కూడా మాట్లాడతాము ఎందుకు మాట్లాడతాం అంటే మనం ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు ట్రైన్లలో కానీ బస్సులలో కానీ తోటి ప్రయాణికులతో టికెట్ తీసుకునే స్ సిబ్బందితో ఇబ్బంది రాకుండా ఉండడానికి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతర భాషలు అవసరమైవుతాయి అంతేకాకుండా మనం ఎక్కడికి వెళ్ళిన ఏ దేశానికి వెళ్ళిన ఇతర భాషలు మనకి వస్తే మాట్లాడగలిగితే ఎంత దూరం అయిన ప్రయాణించగలుగుతాం ఎంత దూరం అయిన వెళ్ళి మనం అన్నీ ప్రదేశాలలో దేవాలయాలు కానీ ఈ ఇంత అద్భుతంగా కనిపించే నదులు కానీ సముద్రాలను కానీ చూడగలుగుతాం ఎక్కడికి వెళ్ళిన భాష ప్రధానం మన తెలుగు ముఖ్యం అని కాదు తెలుగుతో పాటు ఇతర ఇతర భాషలు వచ్చి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిన ఇబ్బంది పడకుండా ఉండగలుగుతాం కాబట్టి తెలుగు భాషలో కాకుండా ఇతర భాషలలో మాట్లాడడం అవసరం